విద్యార్థులు స్కూల్ కి పోవడానికి గల కారణాలు తమ యొక్క కుటుంబ సబ్యులకు ఆర్ధిక సహాయం అనేది లేకపోవడం మరియు వారి యొక్క ఆకాంక్షలు మరియు వారి యొక్క తెలివితేటలు తక్కువ ఉండటం జీవితంపై తక్కువ అవగాహన అనేది ఉండటం చదువు పట్ల వారికి తమ అవగాహన లేకపోవడం ఇతరులు తమను తక్కువ చేసి మాట్లాడటం క్యాస్ట్ పరంగా వారులు తమను వాతావరణ మౌలిక ద్వారా సమాజం యొక్క మౌలికల ద్వారా స్కూలు కు వెళ్ళకపోవడం గల కారణాలు ఇవే వారి యొక్క ఆర్ధిక సహాయం కూడా ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు విద్యార్థులు తమ యొక్క పరిస్థితులు బట్టి తమరు పిల్లలను బడికి వెళ్ళకుండా పాఠశాలకు వెళ్ళకుండా వారు పనిచేయుటకు తమ తలిదండ్రులతో వెళ్లిపోతున్నారు గల కారణాలు ఏమంటే వారికి డబ్బు మీద అవగాహన ఉండడం చదువు పట్ల వారికి పట్ల అవగాహన లేకపోవడం వారు ఎవరూ కూడా చదువు పట్ల విషయాన్ని ఎవరూ తెలియచేయకపోవడం ముఖ్య కారణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ప్రసంగాలనేవి మనము చదువు పట్ల అవగాహన అనేది ప్రజలకు మనము తెలియచేయాలి అది ఒక ముఖ్య అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ యొక్క విద్యార్థులకు బడి మీద పుస్తకాల మీద దృష్టి సారించాలని మరియు వారికి ఆర్ధిక సహాయము మరియు అన్ని సదుపాయాలు చేకూర్చాలి అని ప్రభుత్వం వారి పట్ల క్రమశిక్షణ పాటించాలని తెలియజేస్తూ కోరుచున్నాము